పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు అంటే పంటలు పశు సంపద నీటిపారుదల అవి బాగా ఉంటాయి పశ్చిమగోదావరి జిల్లాలో పంటలు బాగా పండిస్తారు అన్నమాట ఏ రకమైన పంట అయినా చాలా బాగా పండుతుంది పశుసంపదలు కూడా అదే విధంగా పశువుల్ని చాలా ఇదిగా చూసుకుంటారు అందరూ గేదె పాలు ఆవు పాలు వీటిల్నే ఎక్కువగా తాగుతుంటారు అవి ఆరోగ్యానికి మంచిదని చెప్పి పశువులని బాగా పండిస్తారు అన్నమాట నీరు పారు నీటిపారుదల చాలా బాగా ఉంటుంది కృష్ణ గోదావరి ఇలా అన్నీ కలిసి మాకు ఇక్కడ గోదావరి కూడా ఉన్నది అన్నమాట కొల్లేరు సరస్సు తీసుకో పొగాకు ఇంకా పశువులు ఇలాగా చాలా ఉన్నాయి అన్నమాట మా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన వ్యవసాయాలు అన్నమాట ఇవన్నీను